యాభై రూపాయులు వంద రూపాయులు లక్ష రూపాయులు ఐదు వేలు పది వేలు ఏడువేల ఐదు వందలు తొమ్మిది వేల వంద రూపాయలు ఇరవై వేలు లక్ష పది లక్షలు ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలు పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు పజ్జెనిమిది రూపాయలు ముప్పై మూడు రూపాయలు ముప్పై ఏడు రూపాయలు నలభై తొమ్మిది రూపాయలు నలభై ఒక్క రూపాయి యాభై రూపాయలు యాభై రెండు రూపాయలు పది వేలు పది వేల ఒక్క రూపాయి పదకొండు వేల ఒక్క రూపాయి పన్నెండు వేల వంద రూపాయలు పదైదు వేలు పదిహేడు వేలు పజ్జెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు ఇరవై మూడు